ఐదు ఫిబ్రవరి రెండు వేల మూడు పంతొమ్మిది జులై పంతొమ్మిది వందల తొంభై ఆరు ఇరవై ఐదు డిసెంబర్ పద్దెనిమిది వందల ముప్పై నాలుగు మే పం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఐదు నవంబర్ రెండు వేల మూడు